అదే పర్సన్ సేల్స్ పర్సన్ అది ఎవరు సేల్ పర్సన్ ఓకే నేను కస్టమర్

నేను ఒక కొత్త కారు కోసం చూస్తున్నాను ఇది మంచి మైలేజ్ ఇవ్వాలి మరియు కుటుంబానికి తగినదిగా ఉండాలి మీరు నాకేదైనా సహాయం చేయగలరా నా బడ్జెట్ ఒక రెండు లక్ష రూపాయలు నాకు ఆటోమేటిక్ గేర్ ఎయిర్ బ్యాగ్స్ ఏబియస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ముఖ్యంగా ఉండేలా కావాలండి నేను సుజుకి బ్రాండ్లను పరిశీలిస్తున్నానండి

ఓకే అండి చూసానండి అందులో ఒక నలుపు రంగు కారు ఉంది అది నాకు బాగా నచ్చిందండి దీని గురించి మీరు మరిన్ని వివరాలు చెప్పగలరా ఓకే ఈ కార్ను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చా అక్కడకి వచ్చి ఓకే టెస్ట్ డ్రైవ్ తర్వాత నాకు నచ్చితే ఈ కార్ని ఎలా కొనవచ్చు ఓకే ఓకే ఇప్పుడు తర్వాత ఈ నెంబర్కే మళ్ళీ మీకు కాల్ చేయాలా అండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఓకే థ్యాంక్ యు